నేను అయితే ఫస్ట్ లీఫీ వెజిటేబుల్స్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తాను ఏ అది ఏమిటంటే తోటకూర ఫ్రై బాగా చేస్తాను అదెందుకంటే ఇమ్యూనిటీ పవర్ గట్టా అంతా కూడా మంచిగా అనిపిస్తుంది హెల్త్ బాగాలేనప్పుడు తింటే ఇంకా బీరకాయ కర్రీ ఒకటి చేస్తాను ఇంకా ఇడ్లీ ఇడ్లీ పెడతాను ఇడ్లీ ఇడ్లీ గానీ ఆవిరికుడుము పెడతాను ఇంకా దొండకాయ ఫ్రై ఒక్కటి చేస్తాను ఇంకా హెల్ ఫీవర్ ఆ టైప్ ఇష్యూస్ అయితే బార్లీ పెడతాను ఇంకా పాలు కాచి ఇస్తాను ఇవి ఈ ఐటెమ్స్ అనేవి ఏంటంటే హెల్త్ బాగాలేనప్పుడు కూడా బాగా కొంచెం ఎనర్జీ కానీ కొంచెం వాళ్ళకి శక్తిని అనేది ప్రొవైడ్ చేస్తాయి ఇంకా అలాగే ఫ్రూట్ జ్యూసెస్ కూడా మనం తీసుకోవాలి హెల్త్ బాగాలేని టైంలో నేనైతే జ్యూసెస్ చేస్తాను ఇంకా ఫ్రూట్ ఫ్రూట్స్ కానీ ఫ్రూట్స్ నా ఫ్రూట్ మిక్సర్స్ కానీ ఫ్రూట్ సలాడ్స్ గానీ ఇంకా ప్రోమోగ్నేట్ జ్యూస్ ఇవి అనేవి బా ఇక హెల్త్ బాలేని టైంలో మా ఇంట్లో వాళ్ళకి కానీ ఇస్తూ ఉంటాను ఇంకా క్యారెట్ జ్యూస్ బీట్రూట్ జ్యూస్ ఇంకా టైప్స్ ఆఫ్ డిసీజెస్ కానీ టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఆఫ్ టైప్స్ ఆఫ్ సాఫ్ డిసీజ్ కాజస్ కానీ దాని బట్టి నేను అ నేది ఫుడ్ ఫుడ్ అనేది ప్రిపేర్ చేస్తాను ఇంకా యా ఫీవర్ వస్తే ఆల్మోస్ట్ మిల్క్ బ్రైడ్ ఇంకా బార్లీ అనేది చాలా బా ఉపయోగపడుతుంది ఇంకా అలాగే చూసుకుంటే ఇంకా బ్లడ్ లెవల్స్ కానీ ప్లేట్లెట్స్ కానీ అయి అవి డౌన్ అయినప్పుడు అయితే నేను పపాయా ఇంకా జ్యూసెస్ మంచిగా ప్రొమోగ్నేట్ జ్యూస్ పపాయ స్లై స్లైసెస్లా కట్ చేసి ఇవ్వడం కానీ ఇంకా బీట్రూట్ జ్యూస్ క్యారెట్ జ్యూస్ ఇవి చేస్తాను ఇంకా మనం చూసుకుంటే బోన్స్కి సంబంధించినట్లయితే నేను ఆ టైంలో ఏంటంటే తోటకూర ఫ్రై ఇంకా ఆకుకూరలు ఫ్రై అనేది బాగా ఉపయోగపడుతుంది బాడీకి మంచిగా రిసల్ట్ తీసుకునేటట్లు ఉంటుంది ఆకు కూరలు ఎక్కువ యూజ్ చేస్తాను ఇంక అలా చూసుకున్నట్లయితే ఇంక ఆకుకూరలతో పాటు మనం మిల్క్ అనేది ఇచ్చినట్లయితే కొంచెం ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది డెవలప్ అవుతుంది నేనైతే కంపల్సరీ మా ఇంట్లో కుటుంబసభ్యులకి ఈ వంటకాలు కానీ ఈ ఫ్రైస్ కానీ ఇవి అనేవి పెట్టడం జరుగుతుంది చాలా బాగా ఉపయోగపడుతాయి ఇవి అనేవి సో నామటు వరకు ఇవి అనేవి చాలా యూజ్ఫుల్ అవుతాయని నేను అకుంటున్నాను నేనైతే ఇవి చేసి పెడతాను